నేను ఇటీవల స్టోర్లో చీర కొన్నాను నేను దాన్ని ధరించడానికి చాలా ఉత్సాహంగా ఉన్నాను కానీ నేను ఇంటికి వచ్చి దాన్ని ప్రయత్నించినప్పుడు నేను నిరాశకు గురయ్యాను వస్త్రం చాలా సన్నగా మరియు చౌకగా ఉంది మరియు అది నాకు సరిగ్గా సరిపోలేదు ఫాల్స్ చాలా పొడవుగా ఉంది మరియు దారికి అడ్డంగా ఉంది మరియు జాకెట్ చాలా గట్టిగా ఉంది చీర సర్దుకోవడానికి ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది అది నాకు సరిగ్గా కనిపించలేదు నేను చాలా నిరాశ చెందాను నేను దాన్ని తిరిగి ఇచ్చాను నేను మళ్ళీ ఇంకో చీర కొంటానో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు వారు అందంగా మరియు సొగసైనవిగా ఉంటారని నేను విన్నాను కానీ అవి ఇబ్బందికి విలువైనవిగా ఉన్నాయో లేదో నాకు తెలియదు నేను వారి కోసం శరీర రకం కలిగి ఉన్నాను లేదో నాకు ఖచ్చితంగా తెలియదు